నేనైతే ఇవాళ చికెన్ చేశాను చికెన్లో అయితే ఎక్కువంటే మసాలా యూస్ చేస్తాను అదేమంటే కొబ్బరి కొత్తిమీర కానీ కొన్ని కొన్ని పదార్థాలు టమోటాలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి మిక్సీ వేసి దాని కొంచెం మసాలా పెట్టుకోవాలి అలాగే పక్కన చికెన్ కొంచెం బాయిల్ చేసి దాంట్లో బాయిల్ చేసేటప్పుడు కొంచెము పసుపు వేసి బాయిల్ చేసి చికెన్ వండుతాం

సో నేనైతే వంట చేయడంలో ఎక్కువ పదార్థాలు అయితే ఏదైతే యూస్ చేస్తాను అంటే అవి మసాలా ఎక్కువ యూస్ చేస్తా మళ్ళీ స్వీట్స్లో అయితే కొంచెం ఎక్కువ నెయ్యి యూస్ చేస్తాను ఎప్పుడూ నెయ్యి లేకుండా ఏ స్వీటు బాగోదు కదా ఇంకా నేనైతే అసలు మా వంట గదిలో అయితే కొబ్బరి నుంచి పాలు బైటికి తీస్తాం కదా ఆ పాలు కూడా ఏదైనా కర్రీ చేసినప్పుడు అందులో వేస్తే అది ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇంకా పాలల్లో పెరుగు వేస్తా పెరుగు వేసి అది నేను దాన్ని పెరుగు చేస్తాను పెరుగు కూడా చాలా ఎక్కువ యూస్ చేస్తా నేను